నాకు ప్రయాణించడం అంటే చాలా ఇష్టం నేనూ ఈ మధ్య రోజుల్లో చా కొద్ది రోజుల్లో ప్రయాణం చేశాను చిన్న తిరుపతి పెద్ద తిరుపతి కూడా వెళ్ళాం పెద్ద తిరుపతిలో మేము వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న గుళ్ళు ఆ కోనేరు కూడా దర్శిం చూసుకున్నాం మా ఫ్యామిలీతో మేం జూ కూడా అక్కడ ఉన్న జూకి కూడా వెళ్ళాము మేము అక్కడ ఉన్న ఇస్కాన్ టెంపులుకు కూడా వెళ్ళడం జరిగింది ఆ కొండ కిందికి వచ్చిన తర్వాత ఆ కొండ కిందికి వచ్చిన తర్వాత మేము ఆ ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడుకొని అక్కడ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు గుళ్ళు అన్ని తీసుకువెళ్తారని మేం మాట్లాడుకోవడం జరిగింది అక్కడ నుంచి మమ్మల్ని ఇస్కాన్ టెంపులు కాణిపాకం అలివేలు మంగా

అక్కడ మొదలైన గుళ్ళు చూపించారు అక్కడ మాకు వాళ్ళు వాళ్ళు కూడా చాలా బాగా చూపించడం జరిగింది అక్కడి నుంచి మేము వాళ్ళు మమ్మల్ని రిటన్ డ్రాప్ చేసిన తర్వాత మేం అక్కడ నించి చెన్నై మెరీనా బీచ్కి వెళ్ళడం జరిగింది ఆ మెరీనా బీచ్లో కూడా మేము చాలా ఎంజాయ్ చేసాం మా ఫ్యామిలీతో మేం చాలా ఎంజాయ్ చేయటం జరిగింది అక్కడ ఆ చెన్నై బీచ్లో మెరినా బీచ్ చుట్టుపక్కల ఉన్న మంచి మంచి ప్లేసులు కూడా మేము చూడడం జరిగింది